మాకు నెలకు సరిపడ సామన్లు కావాలి మేమెప్పుడు మీ దగ్గర నుండే తెచ్చుకుంటూ ఉంటాం సో మీకు మళ్ళీ లిస్టు చెప్తాను అవి ఉంటాయి కదండి మీ దగ్గర అవన్నీ కావాలి సరే అండి నేను లిస్ట్ చెప్తాను మీరు నోట్ చేసుకుంటారా ఆ ఇరవై ఐదు కేజీలా బాసుమతి బియ్యం బస్తా అండ్ నెక్స్ట్ ఐదు కేజీలు పామాయిల్ ప్యాకెట్లు లీటర్ వి ఐదు సన్ఫ్లవర్ రెండు దాంతో పాటు ఒక కేజీ మినపప్పు ఒక కేజీ కందిపప్పు కేజీ పంచదార ఒక కేజీ బెల్లం టీ పొడి కేజీ దాంతో పాటు మీదగ్గర కురగాయలు కూడా ఉంటాయి కదండి ఆ సరేనండి ఒక హాఫ్ లీటరు పాలు ప్యాకెట్లు రెండు ఇవ్వండి ఒక హాఫ్ లీటరు ఒక పెరుగు ప్యాకెట్లు ఒక రెండు ఇంకా దానికి తోడు ఆ గోధుమపిండి ఒక ఐదు కేజీలు ఆశీర్వాద్ కావాలండి ఆ ఓకే నండి మీదగ్గర మరి కురగాయలు లేవంటున్నారు ఇంకా మీకు తెలిసిన కురగాయల షాపు ఏమన్నా తెలుసా అంటే సజెస్ట్ చేస్తారా

ప్రస్తుతానికి అవి ఇవ్వండి మీరు ఎప్పుడు తెచ్చెలాగా అడ్రెస్సు మీకు తెలుసు కదా కుర్రాడికి ఇచ్చి పంపండి ఆ అవునండి అది నాదేనండి ఆయన తెచ్చేస్తే నేను బిల్ ఎంత అయిందో చెప్పి ఆయనతో పంపిస్తే నేను ఆయనకు డబ్బులివ్వడము లేదా మీకు ఫోన్ చేయడం ఫోన్ పే చేయమంటే ఆన్లైన్ పేమెంట్ ఏదైనా చేస్తాను ఆ సరేనండి మీరు త్వరగా పంపించేయండి థ్యాంక్స్